చెప్పండి మాకూ సబ్బులు ఏవైనా డిస్కౌంట్లు ఉన్నాయా అండి సంతూర్ సబ్బు ఐదు కట్ట మళ్ళీ దాంతో పాటు సింతాల్ సబ్బండి మళ్ళీ బట్టల సబ్బు డిస్కౌంట్ ఏవైనా ఉన్నాయా అండి దానికి మరి వాటికి రేటూ మరి ఏదన్నా మళ్ళీ ఎక్కువుందా తక్కువుందా అండి రేట్లు అయితే మాకు సంతూర్ సబ్బులు సింతాల్ సబ్బు బట్టల సబ్బు మళ్ళీ కందిపప్పు

మళ్ళీ కందిపప్పు పెసరపప్పు మళ్ళీ దానికేమైనా రేటు తగ్గిచ్చే మార్గమేమైనా ఉందండి కందిపప్పు

కేజీ ప్యాకెట్ అండి కేజీ ప్యాకెటూ ఎంత కందిపప్పు సరేలేండి అయితే మళ్ళీ మాకు చింతపండు మళ్ళీ పావు కిలో అరవై రూపాయలా అందాకట మళ్ళీ వెల్లుల్లిపాయలు కావాలండి మాకు వెల్లుల్లిపాయలు నిత్యావసర సరుకులు అన్నీ కావాలి పో వెల్లుల్లిపాయలు పోతే అల్లము పోతే మాకూ ఇదీ వా మనా బట్టల్లో పెట్టేది ఇదండీ మన కంఫర్ట్ డబ్బా అండి దానికి దానికి రేటు డిస్కౌంటు ఇస్తారు కదా

నాకు వంద గ్రాముల జీ జీలకర్ర ప్యాకేటు మళ్ళీ పోతే ఆవాలు మంచిది